నేను వంట చేయడం అంటే నా పన్నెండవ సంవత్సరం నుంచి మొదలు పెట్టాను ఫస్ట్ నేను చిన్నచిన్నగా టీ తయారు చేయడం నేర్చుకున్నాను ఆ తర్వాత రైసు కర్రీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేయడం నేర్చుకున్నాను ఈ వంట చేయడంలో నాకు చాలా బాగా అనిపించేది అప్పుడప్పుడు సరిగ్గా కుదిరేవి కాదు ఒకసారి ఉప్పు ఎక్కువ కాని తక్కువ కాని ఒకసారి కారం ఎక్కువ కాని తక్కువ కాని ఉండేది అప్పుడప్పుడు ఛా ఛాయలో మాత్రం చక్కర వేయకుండానే నేను చేసేదాన్ని అలా చేయడం వలన అందరూ నవ్వుకోవడం మొదలెట్టారు ఇలా కాదు చేయడం ఇలా అని అని మా మమ్మీ ఊరికే చెప్తూ ఉండేది అలా చెప్పడంతో నేను కొద్ది కొద్దిగా నేర్చుకున్నాను అలా నేర్చుకోవడం వలన ఇప్పుడు నాకు వంటలు బాగా చేయగలుగుతున్నాను అందులో నేను చికెన్ కర్రీ అంటే చాలా బాగా వండుతాను నా నేను వండే నాటుకోడి కూర అంటే అందరూ అందరికీ చాలా ఇష్టంగా తింటారు ఇష్టంగా అంటే మరీ మరీ కడాయిలో ఏం లేకుండా తినేస్తారు ఇలా తినడం వలన నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా చాలా బాగా చేస్తాను లెమన్ రైస్ ఇలాంటివి చాలా బాగా చేస్తాను నేను మొదటిసారిగా టీ పెట్టినప్పుడు అందులో పం చక్కెర ఎక్కువ అయింది కాబట్టి ఇంట్లో వారెవరు తాగకుండా బయట పడవేయడం జరిగింది అది నేను మర్చిపోలేను ఇంకోసారి చికెన్ వండినప్పుడు అందులో కారం ఎక్కువ అయింది అది కూడా ఆ రోజు ఎవరు తినలేకపోయారు ఇట్లానే మెల్లమెల్లగా నేను కొద్ది కొద్దిగా అన్ని తగ్గించుకుంటున్నాయి ఎంత ఎంత మోతాదులో వాడాలో అంతే మోతాదులో వాడడం నేను మొదలు పెట్టాను అలా చేయడం వల్ల ఇప్పుడు నేను వంటలో చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నాను అందరూ నావంటలు చాలా బాగున్నాయి అంటారు సాంబార్ మాత్రం చాలా బాగా చేస్తున్నాను అందరూ నన్ను మెచ్చుకుంటారు కాబట్టి నేను ఇంకా ఎక్కువ చేయటానికి ఇష్టపడతాను ఇలా చేయడం వలన ఇంట్లో వాళ్ళందరూ చాలా సరదాగా సంతోషంగా తింటూ ఉంటారు కాబట్టి ఈ వంటల వలన నాకు చాలా మెచ్చుకోవడం వలన చాలా ఆనందంగా ఉంటుంది కాబట్టి నేను వంటలు బాగా చేయడానికి ఇష్టపడతాను వంటలు చేయడం మొదలు పెడితే ఇంకా అసలు ఫంక్షన్లకు పెళ్లిళ్లకి ఇంట్లో ఏదైనా శుభకార్యాలకు అందరూ నన్నే చేయమంటారు కాబట్టి నేను చాలా బాగా చేస్తూ ఉంటాను ఇలా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంటుంది అలాగే మా కుటుంబసభ్యులు అంతా నన్ను చాలా మెచ్చుకోవడం జరుగుతుంది